హలో చెప్పండి సార్ అవును సార్ మంత్రవ ఫ్యామిలీ రెస్టారెంటే ఓకే సార్ మోడల్ ప్రాన్స్ బిర్యానీ ప్రాన్స్ ఫ్రై

యా ఎనీటైం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది సార్ ఒక ఫ్యామిలీ ఫ్యామిలీకి సరిపడా కొద్దిగా ఒక ఫోర్ మెంబర్స్ తినొచ్చు సార్ అవునవును సార్ జంబో ప్యాక్ స్టాటర్స్ ఉంటాయి ఒకటి ఫోర్ ఎయిటీ ఉంటుంది సార్

ఆర్డర్కి అయితే త్రీ ఫిఫ్టీకే ఇస్తున్నాం సార్ మాది విజయవాడ సార్ అక్కడ మీరు అడిగితే చెప్తారు సార్ మీకు ఆటో స్టాండ్లో వాళ్ళు దింపేస్తారు మిమ్మల్ని మా రెస్టారెంట్ ఫేమస్ సార్ మంచిగా ఉంటుంది ఫ్యామిలీతో వచ్చి ఓకే సార్ ఫ్యామిలీతో వచ్చి మీరు తినండి సార్